హలో హలో సార్ జాబ్ వేకెన్సీ వాళ్ళేనా సార్ మాట్లాడేది నా పేరు రిహానా నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను సార్ నేను జాబ్ సర్చింగ్ కోసం ఉన్నాను మీ ఇక్కడ మీ నెంబర్ నాకు ఇచ్చారు ఓపెనింగ్స్ ఉన్నాయంట కదా సార్ అందుకు మీకు కాల్ చేశాను సార్ ఏమన్నా ఉంటే చెప్పగలుగుతారా వీ కెన్

నేను కంప్యూటర్ సైన్స్ కదా సార్ చేసేది

జూనియర్ అసిస్టెంట్కి సార్

ఏంటి సార్ చేసాను సార్ నేను థర్టీ కే

అవ్వగలుగుతాం సార్ నైట్ షిఫ్ట్స్ ఓ ప్రాబ్లం అయిపోతుంది సార్ డే ఉంటే చూడండి సార్

ఒకవేళ ఉంటే చెప్తారా సార్ మాకి ఏ ఏ జోన్లో ఉన్నాయో సరే సార్

సరే సార్ అయితే

లేదు లేండి సార్ చెప్పాను కదా లింక్లో చూసి చెప్తాను లేదంటే మళ్ళీ ఏదన్నా డౌట్ ఉంటే కాల్ చేసి అడుగుతాను లేండి సార్ థ్యాంక్ యూ సార్